నమస్తే అమృతా రెస్టారెంట్ నమస్తే సార్ నాకు మీ రెస్టారెంట్ నుంచి కొన్ని ఐటమ్స్ కావాలి మీ రెస్టారెంట్లో అన్నీ ఐటమ్స్ కూడా చాలా రుచికరంగా ఉంటాయని నేను విన్నాను సార్ నాకు వీలైనంత తొందరగా ఆర్డరు మా చిరునామాకి పంపించాలని కోరుతున్నాను సర్ నా ఆర్డర్ వచ్చి రెండు ప్లేట్లు చికెన్ వింగ్స్ ఒక ప్లేటు కబాబ్స్ రెండు ప్లేట్లు మొగలై బిర్యాని రెండు కుండ బిర్యాని ఒక చికెన్ ఎస్పీ ఫ్రయిడ్ రైస్ పంపించాలని ఆశ పడుతున్నాను మా చిరునామా వచ్చి అదృష్టం బి బీసీ హాస్టల్ ఎదుట వీధి కనక దుర్గమ్మ గుడి దగ్గర పాత ఊరు తణుకు